హలో అండి నా పేరు వచ్చేసి సింధు నేను మీ సైట్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అండి లాస్ట్ ఫోర్ నాలుగు రోజుల ముందు అనమాట ఏం ప్రోడక్ట్ అంటే మేకప్ కిట్ మొత్తం మేకప్ ఐటమ్స్ మొత్తము విత్ బ్రష్ మేకప్ బ్రష్తో పాటు ఆర్డర్ పెట్టాను అంటే ఆ ప్రొడక్ట్స్ ఏమి ఏమి ఉన్నాయి అంటే మీరు మొత్తము ఐబ్రో పెన్సిల్ మస్కరా పెన్సిల్ ఐలైనర్ పెన్సిల్ తర్వాత వచ్చి ఐల్యాషస్ మళ్ళీ వచ్చి ఐషాడో బ్లెషూ లిప్స్టికు తర్వాత వచ్చి ఫౌండేషను కన్సిలర్ తర్వాత ఇవన్నీ యూస్ చేసే మేకప్ బ్రష్ అనమాట సెట్ మొత్తం కలిపి టు థౌజండ్ అని చెప్పి మీ సైట్లో పెట్టి ఉన్నారు ఫోర్ డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టాను ఈరోజు డెలివరీ అయింది అండి ఇప్పుడే ఓపెన్ చేశాను జస్ట్ టెన్ మినిట్స్ అయింది ఓపెన్ చేసి ఓపెన్ చేసిన వెంటనే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము అని కాల్ చేశాను ప్రోడక్ట్ అయితే అస్సలు క్వాలిటీ బాగానే లేదు అండి ఐబ్రో పెన్సిల్ అయితే ఊరికే అట్ల పెట్టడమే విరిగిపోతుంది తర్వాత వచ్చేసి మస్కరా చాలా డ్రైగా ఉంది ఐలైనర్ అయితే మొత్తము క్యాప్ విరిగిపోయి మొత్తం బయట వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఐషాడో ప్యాలెట్ మొత్తము కలర్ అంతా విరిగి బయట వచ్చేసింది అండి ఓపెన్ చేయడం అన్ని పొడిపొడిగా రాలిపోతుంది కిందికి తర్వాత వచ్చేసి బ్లెష్ లోపల బ్రష్ విరిగిపోయింది లిప్స్టిక్ అయితే చాలా స్మెల్లీగా ఉంది ఆల్రెడీ ఎవరో యూస్ చేసిన ప్రోడక్ట్లాగా ఉంది అండి కిట్టు మొత్తం అలాగే ఉంది అందరూ ఆల్రెడీ ఎవరో తీసుకోని దాన్ని యూస్ చేసి మీకు రిటర్న్ చేసిన ప్రోడక్ట్ని మీరు నాకు తర్వాత సెండ్ చేసినట్టు అనిపిస్తుంది బ్రష్ అన్ని కూడా చాలా లోపల వరకు విరిగిపోయి పైన లిడ్ అంతా తిరి వచ్చేస్తుంది ఆ మేకప్ బ్రష్ పెట్టిన బ్యాగ్ కూడా ఓపెన్ క్లోస్ చేసే ఆ వెల్క్రో ఇది కూడా చినిగిపోయింది ఇది ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్లాగా ఉంది అండి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అండి ఈ సైట్ చూసి సరే మేకప్కి కావాల్సిన ఐటమ్స్ నాకు మ్యారేజస్కి ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకుందాము అని చెప్పీ మొత్తం హోల్గా ఒకే కిట్లో వస్తుంది కాంబో సెట్ బాగుంది కదా అని టు థౌసండ్ నేను స్పెండ్ చేసి రెండు వేల రూపాయలు అండి అసలు ఆ వర్త్ టు హండ్రెడ్ కూడా వర్త్ ఉండదు అండి ఆ ప్రోడక్ట్ మొత్తం అన్ని డ్యామేజులే ఒక్కటి కూడా సరిగాలేదు ఆ కాజల్ అయితే పెట్టడం పెట్టడం విరిగిపోతుంది ఐబ్రో పెన్సిల్ కూడా బాగాలేదు మస్కరా డ్రైగా ఉంది ఐలైనర్ అయితే మొత్తం కారిపోతుంది క్యాప్ తీసిన వెంటనే మొత్తం లిక్విడ్ మొత్తం కింద కారిపోతుంది ఆ ఐషాడో ప్యాలెట్ మొత్తం అన్ని కలర్స్ అన్ని కంబైన్ అయిపోయి గజిబిజగా ఉంది అసలు తర్వాత వచ్చి లిప్స్టిక్ మొత్తం పెట్రోల్ స్మెల్ ఎక్కువ హెవీగా ఉంది చాలా లో క్వాలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు ఉంది అందులో ఆల్రెడీ రెండు మూడు లిప్స్టిక్ యూస్ చేసినట్టే ఉంది తరువాత వచ్చేసి బ్రషెస్ అయితే అసలు బాగానే లేదు అండి మొత్తం విరిగిపోయింది ఆ బ్యాగ్లో నుంచి తీయడం తీయడము ఆ బ్యాగ్ కూడా చినిగిపోయింది ఆ వెల్క్రో దగ్గర కుట్లు అన్నీ వచ్చేసి బ్యాగ్ తీయడము అన్ని బ్రష్లు కింద పడిపోయానాయి నేను అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను అండి రిటర్న్ ఆప్షన్ ఉందా కనీసం రీప్లేస్ అయిన చేసి ఇవ్వండి అని అడుగుదాము అని మీకు కాల్ చేశాను ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్లాగే ఉంది అండి మీరు ఒకసారి చెక్ చేయండి నేను ఫోటో కూడా తీసి పంపిస్తాను యాక్చువల్గా చెప్పాలంటే అది ఓపెన్ చేయడం నేను వీడియోనే తీశాను మీకు ఆ వీడియో కూడా సెండ్ చేస్తాను ఫొటోస్ అన్నీ ఒకసారి చూడండి ప్రోడక్ట్ అయితే బాగాలేదు అండి మేబి అది డెలివరీ అయ్యే టైంలో ఏమి అయిన డెలివరీ టైంలో డ్యామేజ్ అయిందో ఏమో నాకు తెలియదు అండి నాకు మాత్రం వచ్చింది ఇలాగే వచ్చింది నేను ప్రూఫ్ కోసం అనే వీడియో ఓపెన్ చేయడమే అన్బాక్సింగ్ చేయడమే వీడియో తీసి పెట్టాను అది మీకు సెండ్ చేస్తాను ఒకసారి చూడండి ప్రోడక్ట్ అయితే ఆ టు థౌజండ్ వర్త్ అయితే కాదు అండి నేను సపరేట్ సపరేట్గా తీసుకోనివుంటే కూడా మంచి కంపెనీవి తీసుకోనివుంటే కూడా నాకు అరౌండ్ ఒక మూడు వేళలో కొంచెం అయ్యుండవచ్చు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయ్యుండవచ్చు కానీ క్వాలిటీ అది బాగుండేది ఏమో నేను కాంబో ఫోన్లో ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువ పడింది అని ఇలా పంపించారు ఏమో నాకు అర్థం కాలేదు ఒకసారి మీరు అయితే చెక్ చేయండి మీ సైడ్ కొంచెం కంప్లైంట్ రైస్ చేసి నాకు అయితే మంచి ప్రోడక్ట్ రీప్లేస్ అయినా చేసి ఇవ్వండి లేకుంటే రిటర్న్ అయినా తీసుకోని నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేయండి ఇది అయితే నాకు చాలా డిసప్పాయింట్ ఇచ్చింది అండి నేను చాలా రోజుల తర్వాత మొత్తం ఒకే కాంబోలో వస్తుందని ఆశపడి తీసుకున్నాను మీ ప్రోడక్ట్ అయితే ఇట్లా నన్ను డిసప్పాయింట్ చేసింది అండి నాకు ఏదో ఒకటి నాకు తెలియజేయండి నేను మీకు వీడియో అండ్ ఫొటోస్ పంపిస్తాను ప్రోడక్ట్ ఒకసారి చూసి మీరు నాకు రిటర్న్ చేస్తారో రీప్లేస్ చేస్తారో అది మీ ఇష్టం అండి థ్యాంక్స్ అండి